ఫోటోగ్రఫీపై ఆసక్తి నాకు చిన్నప్పటినుంచి ఉంది ప్రకృతి అందాలు మనుషుల భావోద్వేగాలు ప్రత్యేక సమ సందర్భాలు నా కెమెరా ద్వారా బంందించాలని ఆసక్తి పెరిగింది ఒక హాబీగా మొదలైన ఫోటోగ్రఫీపై నేర్చుకుంటూ ప్రొఫెషనల్గా మారాలని నిర్ణయం తీసుకున్నాను సృజనాత్మకతను ప్రదర్శించే అవకాశం కలిగిన ఈ రంగం నన్ను ఎంతో ఆకర్షించింది ప్రస్తుతం నేను ప్రధానంగా పోర్ట్రేట్స్ ల్యాండ్స్కేప్స్ మరియు స్ట్రీట్ ఫోటోగ్రాఫర్పై దృష్టి పెట్టాను ప్రతి ఫోటో కథ చెప్పాల్సి చెప్పాలి అనే ఉద్దేశంతో దృశ్యాలను బందించడానికి ప్రయత్నిస్తున్నాను ఫోటోగ్రఫీ వృత్తిగా మార్చుకో మార్చుకో మార్చుకోవాలనుకునే వారికి కొన్ని ముఖ్యమైన అంశాలను గుర్తుంచుకోవాలి నైపుణ్యం అభివృద్ధి తగిన కెమెరా సెట్టింగ్లు కంపోజిషన్ మరియు ఎడిటింగ్ గురించి నేర్చుకోవాలి ప్రయత్నం మరియు అనుభవం ఎక్కువగా ప్రాక్టీస్ చేయల్ చేయాలి విభిన్న శైలను అన్వేషించాలి అండ్ పోర్ట్ఫోలియా తయారీ మంచి పనులను సేకరించి ప్రదర్శించడానికి వెబ్సైట్ లేదా సోషల్ మీడియా వేదికలను ఉపయోగించాలి నెట్వర్కింగ్ ఇతర ఫోటోగ్రాఫర్లతో మిలిగి కొత్త అవకాశాలలను అన్వేషించాలి